హలో అవునండి చెప్పండి సరే మ్యామ్ మీ లొకేషన్ చెప్పండి మేం అక్కడొచ్చి క్వాలిటీ పెయింట్స్ గానీ అన్నీ మీకు నచ్చినట్టి క్వాలిటీగా అన్నీ తీసుకొచ్చి మేం డిజైన్స్ చేస్తాం చేస్తాం మ్యామ్ మీకు ఎట్లా నచ్చితే అట్లా మీరు దగ్గరుండి చూసి చూడండి మేం దగ్గరుండి చేసిస్తాం అవును మ్యామ్ అవును మ్యామ్ మేం పెయింట్స్ కూడా వేరే స్టేట్ నుంచి తెప్పిస్తాం బ్రాండెడ్ పెయింట్స్ తెప్పిస్తాం వాటర్ ప్రూఫింగ్ ఉంటాయి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ లైట్ సెట్టింగ్సు ఇంకా ఏమేం కావాలో మీరు చెప్పండి లైట్ సెట్టింగ్సు పెయింటింగు ఇంకా వాల్ పోస్టర్స్ లెక్క వాల్ డిజైన్సు

చేసుకుందాం మ్యామ్ మీకు కలర్ ఏమన్నా అబ్జెక్షన్స్ ఉన్నాయా మ్యామ్ లైట్ అంటే డార్క్ కలర్స్ అవాయిడ్ చెయ్యడం ఓకే ఓకే మ్యామ్ ఇంకేమైనా కావాలా మ్యామ్

ఓకే మ్యామ్ వర్క్ ఎప్పుడు స్టాట్ చేయాలి మ్యామ్ రేపు వచ్చి మాట్లాడిన తర్వాత స్టాట్ చేయాలా ఓకే మ్యామ్ త్యాంక్ యూ